హలో నా పేరు రాహుల్ నేను మొన్న ఒక క్యాబు బుక్ చేశాను రాహుల్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి మళ్ళీ అదే కారు బుక్ చేయాలి అనుకుంటున్నాను మొన్న నేను ఎల్ బీ నగర్ నుంచి కూకకట్పల్లి వరకు వెళ్ళాను స్విఫ్ట్ డిజైర్ కార్లో ఆ కారు బాగుంది మంచిగా ఏసీ వస్తూవుంది డ్రైవర్ చక్కగా నడిపారు అమౌంట్ కూడా మంచిగా తీసుకున్నారు మళ్ళీ అదే కార్ బుక్ చేయాలి అనుకుంటున్నాను కొంచెం దీనికి నాకు సహాయం చేయగలుగుతారా సహాయం చేయాలి అనుకుంటే నా నెంబర్కి బుకింగ్ది పంపించండి బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ కూడా పెట్టండి నాకు ఒక టూ డేస్లో కావాలి టైం వచ్చేసి పొద్దున పదింటికి కావాలి థ్యాంక్ యూ